కాలక్రమేణ ఫోటోగ్రఫీలో చాలా రకాల మార్పులు అనేవి వచ్చాయి అంతముందు వాటిలో చిన్న కెమెరా ఉండేది అందులో ఫోటో తీస్తే అందులో నుంచి వచ్చి బాగుండేది అవి ఎంతో చక్కగా ఉండేవి మనకు గుర్తు పెట్టుకోవడానికి ఉండేవి అవి ఎంతో అందంగా ఉండేవి అ

ఫోటో ఫోటోలు అనేవి ఎంతో చక్కగా ఉండేవి మంచిగా కలర్ ఫోటోలు వస్తు ఉండేవి ఇప్పుడు పాత కెమెరాకి కొత్తగా వచ్చే ఈమొబైల్ కెమెరాలో ఉన్న తేడాాల ఏంటంటే అంతక ముందు మనం కెమెరా నుంచి తీస్తే అక్కడ వచ్చేది కలర్ ఫొటోస్ ఉండేవి బ్లాక్ అండ్ వైట్ ఉండేవి ఇప్పుడు ఈ మొబైల్ ఏంటి అని అంటే మనం ఎన్నో రకాలుగా వైర్లు యూస్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అప్పుడు అలా లేదు మనం ఒకటే క్లిక్ ఉండేది ఇక్కడ మనం ఎట్లా అంటే అలా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా దానివల్ల ఫోటోలు తీసుకోవడం సులువు అయింది అనుకుంటున్నారా అంటే అవును ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతో సులువుగా ఉంటుంది ఈ పాత దానికంటే ఇప్పుడు ఉన్నదానికి స్లోగా ఎంతో చక్కగా ఉంటుంది ఇది కొంచెం బాగుంటుంది దాని కంటే పాత కెమెరా ఫోటోగ్రాఫిక్ పాత కెమెరా కంటే ఇప్పుడు కొత్తగా ఉన్నదానికి ఎంతో ఇది చాలా సులువైనది ఇందులో ఎంతగా కఠినంగా చేయాల్సిన పని ఏమి ఉండదు మొబైల్ ఫోన్లో తీసిన ఫోటోలను ఎలా బ్యాకప్ చేసుకుంటారు అని అంటే బ్యాకప్ చేసుకోవచ్చు ఎలా అంటే కొన్ని ఫొటోస్కి ఉంటాయి కొన్ని సపరేట్గా మనం అందులో వెళ్ళి బ్యాకప్ చేసుకునేది ఉంటుంది మనము చాలా త్వరగా మనకు అనుకూలంగా ఇది లెన్ ఐపీ మనం బ్యాకప్ చేసుకోవచ్చు కాలక్రమేణ వెళ్ళే కొద్ది పాతకాలంలో ఉన్నటువంటివి అన్నీ మారిపోతు ఉంటున్నాయి ఇప్పుడు కొత్తగా అన్నీ మారుతు వస్తున్నాయి కాబట్టి ఎంతైనా మనం చూస్తే పాతవి ఎంతో చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న కొత్త దాని కంటే పోతు పోతు ఉంటే ఎంతో మారిపోతు ఉన్నాయి కానీ పాత ఎంతో చక్కగా ఉండేవి అయినప్పటికి ఇప్పుడు కొత్తగా ఉన్న ఈ మార్పులు ఎంతో వినో చక్కగా మనకు అనుకూలంగా మారుతు వచ్చాయి ఇవి కూడా మనకోసం